నాకు పొలమంటే చాలా ఇష్టం ఎక్కువసేపు పొలంలోనే గడుపుతాను నేను పొలం దున్నేటప్పుడు మా నాన్నకి సహకరిస్తాను నాటు వేసేటప్పుడు వెనకాల వరి అందిస్తూ ఉంటాను నాటు వేశాక పొలానికి నీళ్ళు పెడతాను నీళ్ళు పెట్టాక పొలం అంతటికీ నీళ్ళు పోయినాయా లేదా అని చూసుకుంటాను వడ్లు పెడతాను నేను కూరగాయలు మా పొలంలోనే వండినవి కూర వండుకుంటాము వ్యవసాయం వలనే మా కుటుంబానికి ఆధారం వ్యవసాయం ఉండడం వలన మాకు ఎంతో ఉపయోగపడుతుంది